వంట చేయడం వృత్తిగా ఎంచుకునే వారికి అనేక కాలేజీలు సంస్థలు వంట నేర్పిస్తాయి ఈ కాలేజీలు సంస్థలు వివిధ స్థాయిలో శిక్షణను అందిస్తాయి ఒక సంవత్సరం పాటు డిప్లమ నుండి నాలుగు సంవత్సరాల డిగ్రీ వరకు ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రముఖమైన వంట పాఠశాలలు ఉన్నాయి అవి మనం చూస్తే కనక శ్రీ సాయి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది రాజమండ్రిలో ఉంది ఈ కళాశాలలో వంటకం హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ప్రతిభా విద్యానికేతన్లో చూస్తే గనక ఇది కూడా రాజమండ్రిలోనే ఉంది ఈ కళాశాలలో వంటకం మరియు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి భాను ప్రకాష్ పాఠశాల రాజమండ్రిలోనే ఉంది ఈ పాఠశాలలో వంటకం మరియు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లమో కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఈ కాలేజీలు సంస్థలు విద్యార్థులకు కొన్ని కొన్ని అంశాల్లో సిస్టమ్ శిక్షణ అందిస్తాయి వంటకం వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది హోటల్లోను ఎలా నిర్వహించాలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది క్యాటరింగ్ సేవలను ఎలా అందించాలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది అదనంగా ఆ కాలేజీలో సంస్థలు విద్యార్థులకు వంట హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్లో కెరీర్ను ఎలా ప్రారంభించాలో కూడా సలహాలు ఇస్తారు వంటలో ఆసక్తి వంట చేయడం వృత్తిగా ఎంచుకోవడానికి ముందు మీకు వంటలు ఆసక్తి ఉందో లేదో మీరు నిర్ణయించుకోవాలి శ్రమ వంట అనేది శ్రమతో కూడుకున్న వృత్తి మీరు చాలా గంటలు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి వంట అనేది సృజనాత్మక వృత్తి మీరు కొత్త వంటకాలను కనిపెట్టడానికి మరియు మీ కస్టమర్లకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉండి కష్టపడాల్సి ఉంటుంది